హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం చెప్పండి మేడం బాగున్నారా మేడం బాగున్నాను మేడం మ్యామ్ ఫ్యూచర్లో టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ కావాలనుకుంటున్నాను మేడం మీరు మేడం అవునా మేడం టీచర్ ట్రైనింగ్ అయిపోయిక కోచింగ్ తీసుకోండి మేడం బాగుంటుంది ఇక్కడ కర్నూల్లో వచ్చేసి టీచర్స్ అకడమి బాగుంది క్లాస్ క్లాస్లు బాగా చెప్తారు ఎందుకంటే మన కర్నూల్ డిస్ట్రిక్ట్లో పోస్టులు కూడా బాగున్నాయి కాబట్టి కూర్చుని చదివితే బాగా పోస్ట్ పట్టుకోగలం బాగుంది మేడం ఓకే మేడం కలవండి మేడం సరేనండి